మా ప్రాంతంలో మేము ప్రత్యేకించి సాంప్రదాయంగా వండుకునే వంటలు ఏంటంటే అవి సంక్రాంతికి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి పండుగకి పులగం అనేది సాంప్రదాయ వంటకంగా వండుకుంటాము అలాగే సంక్రాంతికి ఏమో కలగూరలు వండుతాము ఆరోజు చాలా అందరు సాంప్రదాయ బట్టలు వేసుకుని తల కూరలు వండుకుని తింటాము అలాగే మళ్ళీ కనుమకి పిండివంటలు అన్నీ వండుకుంటాము అరిసెలు గారెలు బూరెలు చక్కెర పొంగలి ఇవన్నీ వండు సాంప్రదాయ వంటకాలన్నీ వండుకుంటాము అలాగే సున్నుండలు చేసుకుంటాము ఇటువంటి వంటలన్నీ వండుకుంటాము పెద్దవాళ్ళకు పెట్టి మేము తింటాము అలాగే దీపావళికి కూడా సాంప్రదాయ వంటకంగా వంటకాలు చేసుకుంటాము అటువంటి వంటలన్నీ మాకు సాంప్రదాయ వంటలంటే చాలా ఇష్టం